హలో చెప్పండి అవునండి ఓకే కానీ మేము కరెక్ట్గా డెల్ డెలివరీ చేసాం అండి దానికి నేను ఏమి చేయలేనండి నేను కరెక్ట్గా వాళ్ళు ఏది ఇచ్చారో అదే మీకు డెలివరీ చేశాను నాకు దాంతో సంబంధం లేదు నాకు సంబంధం లేదండి మీరు డిపార్ట్మెంట్కి చెప్పుకోవాలి అవునండి కానీ మేము ఎలా ఉందో అలాగే డెలివరీ చేసాము దానికి మాకు సంబంధం లేదు మీరు డిపార్ట్మెంట్లో మాట్లాడుకోవాలి మీరు డిపార్ట్మెంట్కి ఒకసారి కలవండి వాళ్ళు ప్రాసెస్ చెప్తారు ఎందుకంటే నేను ఏమి చెప్పిన అక్కడ నడవదు సో నేను మీకు నెంబర్ పంపిస్తాను అండి మీరు అక్కడ కంప్లైంట్ చేసుకోండి ఎందుకంటే నేను కరెక్ట్గా డెలివరీ చేశాను మీరు ఏమన్నా కరెక్ట్గా చూసుకోలేదో ఏమో లేకపోతే మీరు తప్పు ఉంది ఏమో చూసుకోండి ఒకసారి కానీ నేను ఎలా ఉందో అలాగే డెలివరీ చేశాను అండి నేను అక్కడి నుంచి ఎట్ల వచ్చిందో అట్లనే డెలివరీ చేసాను అండి నాకు సంబంధం లేదు దాంతో మీరు అక్కడే కంప్లయింట్ చేసుకోవాలి ఓకే అండి